నేను తీసుకున్న దోశ పెనం చాలా బాగుంది కాకపోతే అది మంట పెట్టినప్పుడు అది ఏమవుతుంది అంటే క్రింద మాడిపోతుంది కొద్దిగా దోశ కూడా నల్లబడుతుంది ఎందుకంటే అది చాలా పలచగా ఉన్నది అందువల్ల అది మొత్తం అడుగు అంటేస్తున్నట్టు అనిపిస్తుంది దానిమీద నూనె పోసిన ఉపయోగం లేకుండా పోతుంది అప్పుడు ఏమవుతుందంటే నేను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను అది కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది కాకపోతే అది లావుగా లేనందున నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను దానితోటి దాని మీద వేస్తున్న దోశ బాగానే వస్తున్నా కొద్దిగా మంట తగిలేసరికి అది మాడిపోయి రేకులాగా అయిపోతుంది వేసిన దోశ దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను నేను ఎప్పుడైనా అర్జెంటుగా తొందరగా వేయాలని మంట కొంచెం పెంచుతూ ఉంటే అదేమో మొత్తం మాడిపోతుంది పొగలు వచ్చేస్తున్నది అందుకు నేను ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నాము నాకు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది